నేను ఇటీవల ఒక ఈ కామర్స్ వ్యాపారాన్ని ప్రారంభించి అంతర్జాతీయంగా వస్తువులను విక్రయించాలని భావిస్తున్నాను అయితే వస్తువులను ఇతర దేశాల నుండి ఎగుమతి చేయడం మరియు ఇతర దేశాల నుండి మన దేశానికి దిగుమతి చేసుకోవడంలో జిఎస్టి నిబంధనలు ఎలా విస్తరిస్తాయో నాకు అర్థం కావడం లేదు ఈ విషయంలో నాకు పూర్తి అవగాహన లేకపోవడం వల్ల నా వ్యాపార కార్యకలాపాలు సక్రమంగా నిర్వహించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నాను కాబట్టి నేను వస్తువులు ఎగుమతి మరియు దిగుమతులకు సంబంధించిన జిఎస్టి నిబంధనల గురించి కొన్ని ప్రశ్నలు అడగాలని నిర్ణయించుకున్నాను ముఖ్యంగా నాకు జిఎస్టి రేట్లు మినహాయింపులు మరియు అవసరమైన పత్రాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అలాగే ఈ ప్రక్రియలో నాకు ఎలాంటి చట్టపరమైన సమస్యలు లేకుండా ఉండాలని ఉ ఉండాలని అనుకుంటున్నాను నేను జిఎస్టి నిపుణుల సహాయంతో తెలుసుకోవాలని అనుకుంటున్నాను ఏమైనా సందేహాలు వస్తే వాళ్ళను అడగాాలనుకుంటున్నాను